హలో చెప్పండి సార్ సారి చెప్పండి మేడమ్

బడ్జెట్ ఈజీగా ఒక పది లక్షలదాకా అవుతుంది మేడమ్ దాని ఫర్నిచర్కి ఇంకా దాని సిమెంట్కి ఇటుకలకి మళ్ళీ దాని ఒక ఎక్స్ట్రా రూమ్ వెయ్యాలంటే ఇంకొక దాన్ని బద్దలు కొట్టాలి కదా మేడమ్ అచ్చా అయిపోద్ది అచ్చా ఇప్పుడు మీకు తక్కువలో కావాలంటే టెర్రస్ మీద చేసేయవచ్చు మేడమ్ ఎక్స్ట్రా రూమ్ అంటే టెర్రస్ అయితే ఏది బద్దలు కొట్టాల్సిన అవసరం ఉండదు కదా మేడమ్ అక్కడ చేసేయచ్చు ఆ ప్లేసులో ఆ ప్లేసులో పెట్టాలంటే కొంచెం మనీ ఎక్కువనే పడుతుంది మేడమ్ ఎందుకంటే టెర్రస్ అంటే ఖాళీ జాగా కాబట్టి మనము జల్దీ కట్టేయవచ్చు అన్ని మెజర్మెంట్స్ తీసుకొని కానీ అక్కడైతే కొన్నిటిని అన్ని చూసుకోవాలి కదా మేడమ్ కొంచెం బడ్జెట్ ఎక్కువనే అవుతుంది మీకు పర్లేదంటే మేము కట్టేస్తాము ఆ అట్లా ఏం లేదు మేడమ్ అయిపోతుంది ఏమిటి అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కొంచెం అంతే ఆ అవును ఇప్పుడు మీరు పైన కడితే అంత ఫీల్ రాదు లోపలనే అంటున్నారు కాబట్టి లోపలనే కట్టేయవచ్చు లోపల కూడా బాగానే ఉంటుంది కానీ ఏమిటి అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంతే మేడమ్ దానికిమించి ఏం లేదు లోపల కూడా బాగానే ఉంటుంది కట్టుకుంటే సో మీరు తెలిసినవారే కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే ఇప్పించగలను రేపు మళ్ళీ వచ్చి మెజర్మెంట్స్ అవన్నీ తీసేసుకోనా ఆ రేపు వచ్చి మొత్తం డిజైన్ చూపిస్తానండి మీకు

ఆ బాగానే కడతామండి సరే మంచిదండి